శ్రీ బాలాజీ హోమ్ అప్లియన్సా సార్ సార్ ఈ టీవీ ఎంత కి వస్తుంది సార్ రేటు డిస్కౌంట్ కానీ ప్రైస్ కానీ ఓకే సార్ ఈ ఫ్రిడ్జ్ ప్రైస్ చెప్పండి సార్ ఫస్ట్ ఓకే స్టాండ్ సార్ ఇది ఒకసారి ఓకే ఓకే సార్ ఇప్పుడు ఫ్రిడ్జ్ ఒక రేట్ చెప్పండి సార్ మాకు ఎంత అంటే రేటు మాకు ఫ్రిడ్జ్ ఒక ట్వంటికి చూడండి సార్ అయితే ట్వంటి థౌసండ్కి డబల్ డోరే సార్ సరే సార్ మాకు ఇప్పుడు ఫ్రిడ్జ్ కన్ఫర్మ్ చేయండి సార్ ఇది ఈ రేటు ట్వంటి టూ థౌసండ్కి సార్ ఆల్రెడీ కొద్దిగా తీసాము ఇప్పుడు రెండో ఫ్రిడ్జ్ తీయ్య పోతాం చూడండి సార్ ట్వంటి ఫైవా సరే ఓకే సార్ ట్వంటి ఫైవ్కి ఇది మాకు ఇచ్చి నెం ఆర్డర్ వేయండి సార్ ఓకే సార్ అమౌంట్ ఎక్కడ పే చేయాలి ఫోన్పే నా ఓకే సార్ ఫోన్పే చేస్తాం సార్ అయితే